నేను స్కూల్ కాలేజీలో సైన్స్ ప్రాజెక్ట్ పైన పనిచేసేదాన్ని నేను నాకు సార్ ఇచ్చినటువంటి ప్రాజెక్టుని మంచిగా ఇంటిదగ్గర ఉన్నటువంటి ఆకులతో పూలతో ప్రాజెక్ట్ వర్క్లు నేను పుస్తకాలలో అతుకు పెట్టెదాన్నిఇంకా మాకు సైన్సులో అది జీవశాస్త్రంలో ఉండేది జంతుశాస్త్రంలో కొన్ని అనిమల్స్ గురించి చేపలు కప్పలు పీతలు రొయ్యలు ఇలాంటి వాటి గురించి ఉండేవి వాటి కోసం మేము బొమ్మలు వేసుకునే వాళ్ళం ఆకులు పూలలాంటివి వచ్చినప్పుడు వాటిని మేము ఇంటిదగ్గర నుండి తీసుకువెళ్ళి నా ప్రాజెక్ట్ వర్క్ పుస్తకంలో నేను పెట్టుకునేదాన్ని దాన్ని చూస్తు కింద దాని వివరణ రాసి మంచిగా సారుకు చెప్పేదాన్ని నాకు ప్రాజెక్ట్ వర్కులో కూడా చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి నేను అలా చేయడం వల్ల నాకు ఎక్కువ మార్కులు రావడం జరిగింది